నేను చదువుకునే రోజులలో తరచుగా మా కాలేజీలో ఉండే లైబ్రరీకి తరచుగా వెళ్ళే వాడిని అక్కడ పుస్తకాలు టెస్ట్బుక్కులు ద్వారా నేను ఎంతో చదువుకుని విద్యను పొందేవాన్ని దాని తర్వాత నా చదువు పూర్తయిన తర్వాత మా ఊరి లైబ్రరీలో తరచుగా వెళ్ళి అక్కడ ఉండే పుస్తకాలను చదివే వాడిని ఈ మధ్య నా యొక్క పనులు ఎక్కువగా ఉండటం వలన నా లైబ్రరీని మెల్లగా తక్కువ రోజులు వెళ్ళే వాడిని ఈ మధ్య వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి ఒక న్యూస్పేపర్ చది చదివి రావడం అలాంటివి చేస్తున్నాను నాకు ఇంట్లో ఎటువంటి వ్యక్తిగత లైబ్రరీ అలాంటివి లేదు కానీ నాకు ఎప్పుడు లైబ్రరీకి వెళ్ళా లన్న మా ఊరి లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఉండి వస్తాను తర్వాత నాకు ఎటువంటి కళల లైబ్రరీ గురించి అంతగా అవగాహన లేదు నేనెప్పుడు అటువంటివి ఉంచాలని అనుకోలేదు